అమ్మ మేస్త్రియేనా అమ్మా మాట్లాడేది నేను వేరే ఇక్కడ మా వీధిలో వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకున్నానమ్మా మీది మాది ముప్పైకి నలభై ప్లాట్ ఉందమ్మా త్రీ ఫ్లోర్స్ కట్టాలి అనుకుంటున్నాము ఎట్లా అందరూ మీరు మంచి మేస్త్రి అని చెప్పారు మీ నెంబర్ ఇచ్చారు ఎట్లమ్మా మీ దగ్గర ఎంతమంది ఉన్నారు పనివాళ్ళు అందరికీ ఇన్సూరెన్స్ అంతా ఉందా అమ్మా ఏమి ఇబ్బంది ఏం లేదు కదా అంతా వస్తువులు కావాల్సిన మెటీరియలు ఇంటికి ఏమేమి కావాలి అన్నీ నేను తీసిస్తానమ్మా నువ్వు దగ్గర ఉండి నీ ఇంటికి నీ ఇంటిని నువ్వు కట్టుకున్నట్టు అంత జాగ్రత్తగా కట్టాలి సరేనమ్మా వర్కర్స్ వర్కర్స్ అందరి బాధ్యత నీదే చీప్ మెటీరియల్ ఏం తీసుకురాను అన్నీ నువ్వు చెప్పావంటే కొయ్యలు కానీ కమ్మీలు కానీ అన్ని మంచివి తీసిస్తాను నీట్గా వర్కర్స్కి ఏం ఇబ్బంది లేకుండా నువ్వు ఏమి ఇబ్బంది పడకుండా ఇల్లంటే పది కాలాలు పాటు ఉండేది కాబట్టి చక్కగా కట్టి ఇవ్లవామ్మా మీ మీద అందరూ మంచి నమ్మకంగా మంచి వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మ థ్యాంక్ యూ అమ్మ అన్నీ అందిస్తానమ్మ అన్నీ అందిస్తాను అంతా డబ్బులు నీకు టైంకి చెప్పారమ్మా చెప్పారు చెప్పారు అందరూ అవునమ్మా అవునమ్మా అందరూ చెప్పారు అందుకనే నేను కూడా నీకే ఇద్దాము అనుకుంటున్నాను చాలా సంతోషం నువ్వు చక్కగా పనిచేసి ఇల్లు నాకు అప్ప చెప్తే

ఖచ్చితంగా అమ్మ ఖచ్చితంగా అమ్మ మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేసేద్దాము నువ్వు వర్కర్స్ అందరిని పురమాయించుకో ఈలోపు రేపు ఒకసారి వచ్చావంటే ఖచ్చితంగా అమ్మా ఖచ్చితంగా ఖచ్చితంగా ఇస్తాను నువ్వు రేపు ఒక్కసారి ఇంటికి వచ్చి కలిశావంటే మిగిలిన విషయాలన్ని మాట్లాడుకుందామమ్మా ఓకేమ్మా ఓకేమ్మా ఖచ్చితంగామ్మ ఖచ్చితంగామ్మ ఓకేమ్మ